నాకు ఇష్టమైన వంటకాలు చాలా ఉన్నాయి దానిలో నాకు చాలా బాగా ఇష్టమైన వంటకం బిర్యాని మా ప్రాంతంలో బిర్యాని ఎంతో రుచికలంగా తయారు చేస్తూ ఉంటారు రావులపాలెం సంబంధించిన కుండ బిర్యానీ మా సైడ్ ఎంతో ఫేమస్ అది చాలా ప్రతిరోజు ఎంతోమంది వచ్చి ఇక్కడ ఈ కుండ బిర్యాని పార్సిల్ పట్టుకెళ్తూ ఉంటారు ప్రతిరోజు మిగలకుండా మొత్తం అన్ని కుండలు అన్ని వ్యాపారంలో సేల్ అయిపోతూనే ఉంటాయి అలాగే నాకు ఇంకా బాగా ఇష్టమైంది బాదంగిరి ఆజంటకు సంబంధించిన బాదంగిరి అంటే నాకు చాలా ఇష్టం మా సైడ్ ఆ బాదంగిరి ఎంతో టేస్ట్గా ఎంతో చాలా బాగుంటుంది దానిలో అలాగే రాజమండ్రికి సంబంధించిన రోస్ మిల్క్ కూడా చాలా బాగుంటుంది ఆ రాజమండ్రికి నేను ఎప్పుడు వెళ్ళినా రోస్ మిల్క్ మాత్రం కంపల్సరీ తాగుతూనే ఉంటాను అది తాగకుండా అసలు నేను రాజమండ్రి నుంచి బయటికి రాను అలాగే ఆజంట ఎప్పుడు వెళ్లిన అక్కడి నేను బాదంగిరి షాప్కి వెళ్లి అక్కడ నేను తాగే వస్తాను అలాగే రావులపాలెంలో అయితే ప్రతి నెలకొకసారి అన్నా నేను రావులపాలెం తింటా ఉంటాను అంత ప్రసిద్ధికి చెందింది అక్కడ మాకు ఆ వెరైటీ టేస్ట్లొ ఒకరోజు ఏమైందంటే నేను ఎలా చేయాలి ఏంటి అని ఒకసారి నేను అతన్ని అడిగినప్పుడు అతను కొన్ని ఇంగ్రిడియంట్స్ వాడుతాము దీనివల్ల దీనికి ఇంత ప్రసిద్ధి చెందిందని చెప్పాడు ఆ ఇంగ్రిడెంట్స్ బయట ఎక్కడ దొరకదు మేమే పొడిని చేసుకుని అన్ని మషాలాలన్నీ వాళ్లే దాల్ వాళ్లే పొడిని చేసుకొని అమ్ముతాము అందుకనే ఇలాంటి టేస్ట్ ఆంధ్రప్రదేశ్లొ ఎక్కడా రాదు అని వివరించాడు దీనిచేస్తూ దీనివల్ల మా ఊరి రాజమండ్రి ఈ రోస్ మిల్క్ అలగే రావులపాలెం కుండా బిరియాని ఈ మూడు అంటే నాకు చాలా ఇష్టం